మా ఊరిలో అన్ని వ్యాపార దుకాణాలు ఉన్నాయి కానీ నేను నివసించే ప్రాంతంలో మా దగ్గరలో ఒక కిరాణా షాపు కూడా లేదు కాబట్టి నేను కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మా చుట్టూ ఉండే ప్రాంతంలో దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర వరుకు కిరాణా దుకాణం లేదు నేను దానిని ప్రారంభిస్తే నాకు ఎంతో మేలు జరుగుతుంది నాకు వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది అది ఎందుకంటే నేను ఆ వ్యాపారం ప్రారంభించడం వల్ల మా చుట్టుపక్కల ఉండే జనాలు మా వద్దకు మాత్రమే వస్తారు ఎందుకంటే ఎక్కువ దూరం నడవాలన్నాఇక్కడ ఉండేవారు ఎక్కువగా వృద్ధులు పెద్దవాళ్ళు అవడం ద్వారా వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు కాబట్టి వాళ్ళు నా దగ్గరకే వచ్చి నా వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతారు కాబట్టి నేను కిరాణ దుకాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను